నేను లారీ సర్వీసెస్ లో వర్క్ చేస్తాను అంటే అందులో మేనేజర్ గా ఒకసారి ఏమైందంటే లెక్కల అకౌంట్ చూసుకోమంటే అంటే అకౌంట్స్ అంటే అకౌంట్స్ అని కాదు ఈ రోజు ఎన్ని లారీలు వెళ్ళాయి అలా చెప్పమంటే నేనేం చేశానంటే అది చూసుకోకుండా లారీలు రెండే వెళ్తే నేను నాలుగు లారీలు అని పెట్టేశాను అక్కడ చాలా పొరపాటు అయిపోయింది నాకు పొరపాటు అవ్వడం వల్ల నాకు మా చైర్మన్ గారు చాలా తిట్టేసారు అంటే ఇలానే చూసుకుంటే రేపు పొద్దున్న లోడ్లు వచ్చినాయి ఎన్ని అన్లోడ్లు అయ్యాయో మళ్ళీ చూసుకోవడం చాలా కష్టమైపోద్ది అనేసి చాలా ఎక్కువ తిట్టేశారు కానీ అది ఒక్కటి పొరపాటయిపోయింది మళ్ళీ సార్ ఎప్పుడు చేయను అంటే ఇది ఇంకోసారి రిపీట్ చేయను తర్వాత నుంచి చాలా స్ట్రిక్ట్ గానే ఉన్నాను ముందు కూడా చాలా బాగా చేసేదాన్ని కానీ మళ్ళీ ఎందుకో అలా అయిపోయింది ఆ పొరపాటు చేసేశాను లారీలు రెండు వెళ్తే నాలుగు అని చెప్పేశాను అలా రాసేసేసరికి అక్కడ అకౌంట్ మొత్తం మారిపోయింది చాలా లాస్ అయిపోయారు వాళ్ళు దాని వల్ల కొంచెం నేను పొరపాటు అయిపోయింది తర్వాత నుంచి ఇంకా రిపీట్ చేయలేదు ఆ తప్పుని